ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం యొక్క పెరుగుదల ప్రజలు వారి జీవితాలను ఎలా గడుపుతున్నారో నాటకీయంగా చూడవచ్చు స్మార్ట్ఫోన్లు మరియు ఇంటర్నెట్ కమ్యూనికేషన్లు ప్రస్తుతం రోజుల్లో చాలా విప్లవాత్మకంగా మారాయి ఎందుకంటే వాటి యొక్క తక్షణ సందేశం మరియు వీడియోకాల్లు అలాగే సామాజిక మాధ్యమాలు ప్రపంచవ్యాప్తంగా ఎవరితోనైనా ఎక్కడైనా ఎలాగైనా కనెక్ట్ అవ్వడానికి వ్యక్తులను వారికీ వారికీ మధ్య దగ్గర సంబంధాన్ని కలుగజేస్తున్నాయి అంతేకాదు సాంకేతిక సన్నిహిత సంబంధాలు మరియు గ్లోబల్ కమ్యూనిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాయి అంతేకాదు వాటిని ప్రోత్సహిస్తాయి స్థూలమైన రోజులు పోయాయి ఇంటర్నెట్ మన వేలి కొనల వద్ద విస్తారమైన సమాచారానికి ప్రాప్యతను అందిస్తుంది వ్యక్తులు ఏదైనా అంశాన్ని పరిశోధించవచ్చు ఆన్లైన్ కోర్సుల ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు మరియు ప్రస్తుత ఈవెంట్ల గురించి కూడా ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా కానీ నెట్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు కమ్యూనికేషన్ బాగా జరుపుకోవచ్చు సాంకేతికత లెక్కలేనన్ని రోజులు పనులను సులభతరం చేసింది అంతేకాదు మనం వాటి గురించి ఒకసారి ఆలోచించినట్లయితే సోఫా నుండి షాపింగ్ చేయాలా ఏమి ఇబ్బంది లేదు ఆన్లైన్ స్టోర్లు వేగవంతమైన డెలివరీ ఎంపికలతో గతంలో కంటే విస్తృత ఎంపికను అందిస్తున్నాయి అలాగే బ్యాంకింగ్ యాప్లతో ఫైనాన్స్ నిర్వహించడం చాలా సులువుగా ఉంటుంది ప్రజలు ప్రయాణాలలో బ్యాలెన్స్లను తనిఖీ కూడా చేయవచ్చు డబ్బును బదిలీ చేయవచ్చు మరియు డబ్బులను ఇతరులకు చెల్లించవచ్చు అదే బిల్లుల రూపంలో కూడా చెల్లించవచ్చు అంతేకాదు బుకింగ్ సమయంలో అంటే గమ్య స్థానాలను పరిశోధించడం ధరలను సరిపోల్చడం మరియు విమానాలు మరియు హోటళ్ళు బుకింగ్ అన్ని నిమిషాల్లో ఆన్లైన్లో చాలా సులభంగా చాలా తొందరగా చేయవచ్చు అంతే కాకుండా స్ట్రీమింగ్ సేవలు చలన చిత్రాలు ప్రదర్శనలు మరియు సంగీతం యొక్క విస్తారమైన లైబ్రరీకి ప్రాప్యతను అందిస్తాయి అయితే సోషల్ మీడియా మరియు ఆన్లైన్ గేములు అంతులేని వినోద ఎంపికలను అందిస్తున్నాయి సాంకేతికత మనం పనిచేసే విధానాన్ని మార్చేసింది రిమోట్ పని సర్వసాధారణంగా మారింది మరియు ఆన్లైన్ సహకార సాధనాలు లొకేషన్తో సంబంధం లేకుండా సజావుగా కలిసి పని చేయడానికి బృందాలను అనుమతిస్తున్నాయి అంతే కాకుండా ఆన్లైన్ కోర్సులు మరియు డిగ్రీ ప్రోగ్రామ్లు విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడంతో విద్యా అవకాశాలకు కూడా బాగా విస్తరించాయి దానితో మంచి భవిష్యత్తు కూడా పిల్లలకు ఉంటుంది సాంకేతికతకు ప్రతికూలతలు కూడా ఉన్నాయి అని మనం మర్చిపోకూడదు అది చాలా ముఖ్యం కూడా అధిక స్క్రీన్ సమయం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది సోషల్ మీడియా ఒంటరితనం యొక్క భావాలను సృష్టించగలదు మరియు డిజిటల్ యుగంలో గోప్యత మరియు భద్రత గురించి ఆందోళనలు చెందనవసరం లేదు ఎంతైనా మొత్తం మీద సాంకేతికత చాలా మందికి జీవితాన్ని సులభతరం చేసింది మరియు కనెక్ట్ చేసింది అయినప్పటికీ సాంకేతికతను జాగ్రత్తగా ఉపయోగించడం మరియు దాని సంభావ్య లోపాల గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం